నమస్కారం ఎవరు కావాలండి

నాకు సరే లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాము అనుకుంటున్నాను కొంచెం దాని గురించి ఏమైనా చెప్తారా నేను మా అమ్మ మా చెల్లి ఉంటాము

మా మా చెల్లి మీద మా చెల్లి పేరు మీద కూడా వేసుకోవచ్చా అండి

ఎన్ని సంవత్సరాలు కట్టాలండి ఇలాగా మనకి ఎన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాలి అవునండి ఇరవై ఒకటి

మనం పూర్తిగా ఇరవై సంవత్సరాలలో డబ్బులు కట్టాలా అండి

పాలసీ పూర్తవ్వగానే వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి ఓకే అండి వడ్డీ ఎంత పడుతుందంటారు ఓకే అండి నేను మా అమ్మ గారితో మా చెల్లితో మాట్లాడి చెప్తానండి మీ నెంబర్ ఇస్తారా ఓ ఓకే అండీ తొమ్మిది తొమ్మిది సున్నా తొమ్మిది ఓకే అండీ సరే సరే అండీ